నేటి ప్రపంచంలో తెలుగు మాట్లాడే అటువంటి వారిలో అనేకమైన అటువంటి సవాళ్ళను ఎదుర్కొనే అటువంటి అవకాశం ఉంది అందులో భాగంగా ఏది అయితే తను చేస్తున్న అటువంటి ఉద్యోగంలో తను ఎంచుకున్నటువంటి ప్రదేశము కావచ్చు లేక ఆ ప్రాంతాలలో ఉన్న ఉన్నటువంటి వ్యక్తులతో తను అనుకున్నటువంటి భావాలను వ్యక్తపరిచే విధమైనటువంటి సమస్య అదే విధంగా తన యొక్క ఉద్యోగంలో పై స్థాయికి పోవడానికే భాషా కారణంగాతనకున్నటువంటి సమస్య ఇలా అనేక విధాలైనటువంటి తన ఎదుగుదలకు ఆటంకాలుగా ఏర్పడే అటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి